హలో అక్క నేను గుర్తు పట్టినావా అక్కడ ఇళ్ళు కిరాయికి ఉన్నాయంట కదా అక్క ఎట్లున్నాయి డబుల్ బెడ్రూమే చూడు అంతనా ఏం తక్కువకి రాదా నాకు తొమ్మిది పది వేలల్లో కావాల ఏ అట్ల కాదు ఫస్ట్ఫ్లోర్లో కావాల అంత పైకెళ్తే ఎక్కలేము

మెయింటెనెన్స్ కూడా అందులోనేనా మళ్ళీ అది అల అలాగ ఉంటుందా అవునా కార్ పార్కింగ్ ఇట్ల ఉంటుందా అవును ఉంది ఉంది అదే పార్కింగ్ ఇట్లా కొంచెం మళ్ళీ పార్కింగ్ ఇట్ల ఇబ్బందుండద్దు అట్లా అని వాటర్ పైకొస్తుంది కదా మళ్ళీ మొయ్యడం అదంతా మంచినీళ్ళు కూడా మంచినీళ్ళు

ఫస్ట్ ఫ్లోరే కావాల పెంట్ హౌస్ వద్దు కొంచెం చూడండి ఏమన్నా తక్కువయ్యేటట్టు ఏమన్నా తగ్గిస్తుందేమో కొంచెం చూడు ఏమన్నా తక్కువయ్యేటట్టు పదకొండు వేలల్లో వచ్చేటట్టు చూడండి పెంట్ హౌస్ అంటే మోకాళ్ళ నొప్పులు నాకు అంత పైకి ఎక్కలేను అట్లా మళ్ళీ లిఫ్ట్ ఉంటే మళ్ళీ కరెంటు ఒకవేళ కరెంటు పోతే చేస్తే మళ్ళీ దిగాలంటే ఇబ్బందవుతుంది కదా అట్లా అని అవునా కానీ కొంచెం కిరాయి ఏమన్నా కొంచెం తగ్గించమను ఆఫీస్కి వచ్చి కలవమంటారా లేతే వచ్చి చూసుకోమంటారా